కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ అప్పట్లో బాగుండేది కాదు కానీ ఇప్పుడు చాలా బాగుంది ఎప్పటికప్పుడు అందరినీ బాగా చూసుకుంటూనే ఉంటున్నారు గర్భిణీ స్త్రీలని ఎలా చూసుకుంట్నారు అంటే కంటికి రెప్పలా చూసుకుంటున్నారు పిల్లలు ఇంక చెప్పక్కర్లేదు పిల్లల వార్డులో అయితే పిల్లల్ని ఎంత బాగా చూసుకుంట్నారు అంటే ఇరవైనాలుగు గంటలు వాళ్ళ పక్కనే వాళ్ళు ఉంటూనే ఉంటున్నారు టైంకి మందులు అందించడం కానీ పాలు పట్టడం కానీ ప్రతీ ఒక్కరు వాళ్ళే చూసుకుంటానే పిల్లల్ని ఎలా చూసుకోవాలి అని చెప్పి తల్లిదండ్రులకి డాక్టర్లు చాలా బాగా నేర్పిస్తున్నారు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అంటే ప్రతి ఒక్కరినీ ఎంత బాగా చూసుకుంటున్నారు అంటే వాళ్ళే భోజనం పెడుతున్నారు వాళ్ళే చూసుకుంటున్నారు వాళ్ళే మెడిసిన్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరిని రోగం న నయం అయినా తర్వాతే బయటకు పంపుతున్నారు పుట్టిన పిల్లల్ని అయితే ఇంక చెప్పక్కర్లేద్దు ఇంక పిల్లల్ని ప్రతీ ఒక్కరినీ ఇంక ఎంత బాగా చూసుకుంటున్నారు అంటే పిల్లలు జాగ్రత్తగా ఉండేలాగా వాళ్ళకు ఏమీ వచ్చినా వాళ్ళకు తగ్గి పంపించేలాగే చూసుకుంటున్నారు